మేము చేపలు పట్టేకి ఏ పడవులు వాడతాం అంటే సాధారణమైన పడవలే వాడుతాము అంతేగాక వాటిలో పట్టేకి ఒక మంచి గ్రిప్ అనేది ఒక మంచి బ్యాలెన్స్ అనేది చాలాగా ఒక హెల్ప్ ఫుల్ గా ఉంటుంది అంతేగాక ఒక చిన్న పడవ ఏర్పాటు చేసుకుంటే చాలు ఈజీ గా చాపలు పట్టుకొని లాభం చాపను సంపాదించుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు అంతేకాక వీటి ద్వారా ఎన్నో కాను అడ్వాంటేజ్ అనేవి ఉన్నాయి అదే కాక ఈ ఈ పడవలలో చాలా రకాలు ఉన్నాయి కానీ మేము వాడే పడవ సాధారణమైన ఒక పడవే అని చెప్పుకోవచ్చు అంతేగాక ఈ ఇ ఈ పడవ రంగంలో మంచి వ్యాపారగ్రస్తులు చాలా మంది ఉన్నారు అంతేగాక ఇలాంటి పడవలలో చేపలు పట్టడం చాలా సులభమైన పని కూడా చెప్పుకోవచ్చు అంతేగాక వాటిలో కష్టాలు కూడా ఉన్నాయి అంతేగాక కష్టాలు నష్టాలు జరిగే స్థాయి కూడా వీటిలో కలిగి ఉన్నాయి